రిప్రజెంటేటివ్ గారు నేను ఈ నెల నా మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలి అనుకున్నాను నా మొబైల్ రీఛార్జ్ అయిపోయింది కాబట్టి నేను చేసుకున్నాను కానీ నా మొబైల్ నెంబర్ మధ్యలో ఒక అంకె తప్పుగా కొట్టాను కాబట్టి అది ఇంకొక నెంబర్కు రీఛార్జ్ అవ్వడం వల్ల నా మొబైల్కి రీఛార్జ్ అవ్వలేదు కాబట్టి ఈ తప్పుని మీరు గమనించి కాస్త దీన్ని గ్రహించి రద్దు చేస్తారని నేను కోరుకుంటున్నాను